పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్లలో లైబ్రరీ పుస్తకాలు సార్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఖాళీ టైంలో చదువుకునేవాళ్ళము అప్పుడు మాత్రమే నేనూ పుస్తకాల కార్యక్రమానికి హాజరు అయ్యాను కానీ మనం ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం వలన మనకు చాలా వి విలువలు చాలా విషయాలు తెలుస్తాయి పుస్తకాల మీద నాకు చాలా అనుభవం ఎన్నో కొత్త విషయాలు ఎన్నో జీవిత చరిత్రలు ఎంతో మంది త్యాగాలను చేసిన జీవితాలను చదువు చదవగలిగాను